ఆటలు మనుషులకి ఒత్తిడి నుండి ఉపశమనం కలిగించి ఆనందాన్ని ఇస్తాయి అనడం నాకు తెలిసి చాలా వరకు నిజమని చెప్పాలి ఎందుకంటే ఆటలు ఒక ఉదహరణకి క్రికెట్ కొంతమందికి క్రికెట్ అంటే చాలా చాలా ఇష్టంగా ఉంటుంది ముఖ్యంగా మగ పిల్లలకి వాళ్ళు ఆ క్రికెట్ నేర్చుకోవడం ఆడడం వల్ల వాళ్ళకు ఉండే సమస్యలను వాళ్ళకు ఉండే బాధలను వీలైనంతవరకు మరిచిపోయి పరిగెత్తుతూ పరిగెత్తుతూ ఆ బాల్ పట్టుకోవడం పక్కన ఫ్రెండ్సు అంపైర్ స్కోరింగ్ జోక్స్ వేసుకొని అది వాలీబాల్ టెన్నిస్ షెటిల్ ఇలాంటి ఆటలు నేర్చుకోవడం వల్ల శారీరకంగానూ హెల్దిగా ఉంటాము మానసికంగానో హెల్దిగా ఉంటాము క్రీడలు అనేవి మనుషులకి చాలా చాలా అవసరం క్రీడాస్ఫూర్తి మనుషులకి అవసరం ఆనందంగా వాళ్ళు శారీరకంగాను మానసికంగాను ఒత్తిడి నుంచి బయటపడి వాళ్ళ వాళ్ళ భవిష్యత్తుకి వాళ్ళ త్రోధపడుతూ వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది కబడ్డీ కొంచెం రిస్క్ అబ్ ప్రమాదాలు ఉన్నప్పటికీ ధైర్యం చేసి క్రీడలు నేర్చుకుని ఆటలు ఆడుతూ దాన్ తద్వారా వాళ్ళు చాలా గట్టిగా ఉంటూ ప్లస్ ఫిజికల్గా మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటూ గట్టిగా ఉంటూ వాళ్ళ ఒడిదోడుకులు తగ్గించుకొని వాళ్ళ భవిష్యత్తు బాగుండేటట్టు చేసుకోవడం వాళ్ళ నిండు భవిష్యత్తు దాన్లోనే వాళ్ళు చాలా పై స్థాయికి వెళ్ళడం జిల్లా స్థాయి జిల్లా తద్వారా స్టేట్ నేషనల్ లెవెల్స్ ఇంటర్నేషనల్ లెవెల్స్కి వెళ్ళి మన దేశానికి గర్వకారణం అవ్వచ్చు మన దేశాన్ని ప్రపంచకప్పు ప్రస్తుతానికి ప్రపంచకప్పు ఎలాగా అలాగే ప్రపంచంలో అన్ని దేశాల కన్నా మన భారతదేశం గర్వించేటట్టు ఒత్తిడి వల ఒత్తిడినూ బయటపడుతుంది వాళ్ళ ఆనందానికి కూడా కారణం అలాగే దేశ భవిష్యత్తు కూడా బాగుంటుంది ప్రతి ఒక్కరు ఆటలు ఆడి ఆటలు ఆడుతూ వాళ్ళ భవిష్యత్తు బాగు పరుచుకోవాలన్నది నా అభిప్రాయం